చిన్న వ్యాపారాల అభివృద్ధికి సాంకేతికత సహాయపడిన విధానం ఇప్పటి ప్రపంచంలో సాంకేతికత అనేది వ్యాపార అభివృద్ధికి ప్రధాన భూమికను పోషిస్తోంది ముఖ్యంగా చిన్న వ్యాపారాలు తక్కువ పెట్టుబడితో అధిక అవకాశాలను పొందడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించింది పూర్వం వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యాలంటే అధిక పెట్టుబడి మానవ వనరులు పెద్ద స్థాయి ప్రమోషన్ అవసరమయ్యేవి కానీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వల్ల చిన్న వ్యాపారాలు కూడా పెద్ద స్థాయిలో ఎదుగుతున్నాయి డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ ప్రమోషన్ పూర్వం వ్యాపారాన్ని ప్రమోట్ చెయ్యడానికి టీవీ పేపర్ ప్రకటనలు పోస్టర్లు వంటి ప్రాచీన పద్ధతులే ఉండేవి కానీ ఇప్పుడు సోషల్ మీడియా వెబ్సైట్లు ఎస్ఈఓ గూగుల్ యాప్స్

గూగుల్ మై బిజినెస్ ఖాతా సృష్టించడం ద్వారా స్థానిక కస్టమర్లకు చేరువయ్యే అవకాశం ఉంటుంది ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ విక్రయాలు పూర్వంలో వ్యాపారం చెయ్యాలంటే ఒక షాప్ గోదామ్ బహిరంగ మార్కెట్ అవసరం అయ్యేది కానీ ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో షాపిఫై లాంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఇంట్లోనే ఉత్పత్తులను విక్రయించ వచ్చు ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లను చేరుకోవచ్చు తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ఆన్లైన్లో ప్రారంభించ వచ్చు కస్టమర్లు ఇరవై నాలుగు గంటలు ఉత్పత్తులను కొను కొనుగోలు చెయ్యగలరు ఉదాహరణ ఒక హస్తకళల వ్యాపారి తన ఉత్పత్తులను అమెజాన్ వంటి ప్లాట్ఫామ్లలో విక్రయించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోగలుగుతారు

కస్టమర్లు సులభంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపు చెయ్యగలుగుతున్నారు ప్రయోజనాలు

సాంకేతికతతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఇప్పటికీ టెక్నాలజీ ద్వారా వ్యాపారాల నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గింది